తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలంటే ముందుగా వాళ్ళు మంచి శిక్షణ తీసుకోవాలి ఆ పనిని వాళ్ళు ఇతరులకి అవసరపడే విధంగా ఉండాలి ఆ పని వలన పక్షులకు కాని మనుషులకు కాని ఏ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఉండాలి